నేను మీషో నుండి కూలర్ ఆర్డర్ చేసిన కూలర్ కాస్ట్ వచ్చి ఐదు వేలు పడింది నేను ఏమో బ్రౌన్ కలర్ కూలర్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమో బ్లూ కలర్ ఆర్డర్ ఇచ్చి ర్రు మళ్ళీ ఆ గడ్డి అనేది మంచిగా లేదు అంతా పాత ఓల్డ్ గడ్డి పెట్టినట్టు ఉన్నారు కూలర్కి మూడు వైపుల అండ్ మోటార్ కూడా వ్యారెంటీ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళు చూస్తే ఏమో వ్యారెంటీ ఇచ్చి ఉంది బట్ వ్యారెంటీ లేదని డెలివరీ టైమ్లో చెప్పారు మళ్ళీ అది పెద్ద సైజ్లో వచ్చింది కూలర్ నేను మీడియం సైజ్ని ఆర్డర్ చేసిన ఎక్కువ కాస్ట్ పడింది ఇదే బయట షాప్లో అయితే నాకు ఈ కూలర్ నాలుగు వేలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు ఎక్కువ పడింది ఐదు వేలలో వచ్చింది ఆ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కూడా ఏమి మంచిగా ప్లేస్ చేయలేదు అన్నీ కూలర్కి స్క్రాచ్చెస్ పడినాయి మళ్ళీ కింద స్టాండ్ని కూడా వాళ్ళు ఫ్రీగా ఇస్తాం అని చెప్పిర్రు కానీ ఆర్డర్ చేసే టైమ్కి ఫ్రీగా ఇవ్వమని చెప్పి దానికి కూడా మనీ కట్టాలి అని చెప్పి ఈ అన్నారు దాని వల్ల నేను చాలా డిసపాయింట్ అయ్యాను ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టిన మళ్ళీ వాటర్ పోసినప్పుడు అల్లా అంతా బుడుగు బుడుగు అని సౌండ్ వినిపిస్తుంది ఆ వైర్స్ కూడా లోపల అటాచ్చింగ్ అది బాగలేదు మీడియం సైజ్ది ఏమో మీడియంలో వస్తుంది లో హై సై హై హై స్పీడ్ కూడా మీడియం సైజ్ మీడియం స్పీడ్లో వస్తుంది ఏమి మంచిగా అనిపించలేదు ఒకసారి ఇట్ల ఇట్ల గట్టిగా అవి తిప్పుతే అవి విరిగిపోయినాయి మళ్ళీ వీటికి మన త్రీ పిన్ త్రీ పిన్ ప్లగ్ అనేది మా మా బోర్డ్లో పట్టడం లేదు మళ్ళీ స్పెషల్గా దానికి బోర్డ్ కొనాల్సి వస్తుంది అందుకని అసలు నాకు నచ్చడం లేదు ఏదో షాప్లోది అయితే మంచిగా అన్నీ రకాల అన్నీ విధాలుగా మంచిగా ఉండేది ఈ గడ్డి కూడా అంతా గట్టిగా అయ్యింది మొత్తం పల్చ పలుచగా లేకుండా ఉంది మళ్ళీ వాటర్ పోసినప్పుడు ఇట్లా పైప్స్ అనేవి మొ మధ్యలో హోల్ పడ్డట్టు ఉంది ఈ మనం కూలర్ ఆన్ చేసినప్పుడు పైప్స్ నుంచి వెళ్ళి వాటర్ రావడం లేదు మళ్ళీ మనం ఇట్ల ఒత్తిపెట్టే క్లిప్సు కూడా ఒకసారి ఇట్లా ఓపెన్ ఇట్లా ఓపెన్ చేసినందుకు విరిగిపోయినాయి నాకు ఈ కూలర్తో మంచిగా అనిపించలేదు ఐ ఆమ్ వెరీ అన్హ్యాప్పీ విత్ దిస్ ప్రాడక్ట్